మనదేశంలో చాలా విభిన్న మతాలు ఉన్నాయి అందరం కలిసే ఉంటాము మన దేశంలో చాలా మతాలు మాల మాదిగ రెడ్డి కుమ్మరి చాకలి గొల్లోళ్ళు కోయోళ్ళు కమ్మోరు పటేళ్ళు నాయిడ్లు యాదవులు చౌదరీలు తురకోళ్ళు కుమ్మరి వాళ్ళు చాకలి వాళ్ళు ఇలా చాలా కులాలు కలిసే ఉంటారు మాకే అవసరాలు వచ్చినా మేం కలిసే పంచుకుంటాము మాకు కష్టాలు వచ్చినా ఆనందం వచ్చినా మేం కలిసే పంచుకుంటాము మాకే సమస్యలు వచ్చినా మేము కలిసే సమానంగా పంచు చేసుకుంటాము మాకే మత బేధాలు ఉండేవి కావు కానీ మా పూర్వీకులు ఈ మాట ఈ విషయానికి వస్తే వాళ్ళు ఈ మతాలు విషయంలో వాళ్ళు చాలా ఆరితేరిన వాళ్ళు వాళ్ళ కాలంలో ఇలా చాలా మతబేధాలు ఉండేవి వాళ్ళు ఎన్ని ఇబ్బందులుకు గురైనారో వాళ్ళకే తెలియాలి వాళ్ళు ప్రతీ ఒక్కళ్ళు చాలా కష్ చాలా ఇబ్బందులు చూసే వచ్చారు ఈ కాలానికి ఆ కాలంలో ఉన్న వాళ్ళకి ఈ మత భేదాలు ఇలా కులం కలిసి ఉండటం అనేది తెలియదు కానీ ఈ కాలంలో చూసుకుంటే ప్రత్తీ ఒక్కళ్ళు కలిసే ఉంటారు ఇలా మత భేదాలు లేకుండా చదువులలో గానీ తరగతి గదులలో ఉన్నత స్థాయిలల్లో కానీ పిల్లలందరూ కలిసే చదువుకుంటారు కానీ అప్పటి కాలంలో ఇలా కలిసి చదువుకునేదే ఉండదు ఇప్పుడు మేం చదువుకున్న కాలంలల్లో అంటరానితలం అనే ఒక పాట్యం ఉండేది అందుట్లో బిఆర్ అంబేద్కర్ అనే అతను అంటరాని కులానికి చెందినవాడు తాను ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పొ కల్గి తను ఎంతో గొప్పగా చదువుకోని రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి తను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను ఎంతగానో అంటే తను చిన్ననాటి చిన్నప్పుడు చదువుకోటానిక్కూడా అక్కడున్న పాఠశాలలో ఉన్న పిల్లలు తరగతి లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు తను ఎంత ఇబ్బందులు కోల్ ఎంత బాధలు ఎంత ఇబ్బందులు కలిగిచ్చినా గానీ తను కొంచెం కూడా ఇట్లా అనుకుండు మా అంటరానితలం కులం మాది మా కులం ఇట్లనే వేసారనుకోకుండా తను బయట కూ పాఠశాలలోపలికి రానీకపోయినా కానీ బయట కూర్చోనే తను చదువుకున్నాడు ఇలాంటి ఎన్ని ఇబ్బందులు పొందిన్నాడంటే తనకి తన కష్టాలకి తను ప్రతిఫలం పొందాడు ఇప్పటికీ తను ఎంతగానం చదువుకున్నాడంటే తరగతులో అంతమందున్నా కానీ ప్రతీ ఒక్కళ్ళు అందరి ఇట్లల్లో కంటే తనే ముందంజలో ఉండి మంచిగ చదువుకున్నాడు తరగతులో తనే మొదటి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరాని కులం నుంచి తను ప్రతీ ఒక్కళ్ళు ఇట్లా కులమత బేధాలతో ఉండగూడదు అందరూ కలిసే ఉండాలి అనే విధానంతో తను ఎంతగానో పోరాడి రాజ్యాంగం రాశాడు సో ఇలాంటి వాళ్ళందరూ కోసం మనం ఒక జోహార్ చేసుకోవాలి కానీ ఇప్పటి కాలంలో మనం ప్రతి ఒక్కళ్ళు కలిసే ఉంటున్నారు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏది కావాలనుకున్నా కానీ వాటికి అనుభవించే అప్పటి కాలంలో వాళ్ళు అనుభవించి ఈ కాలానికొచ్చిన వాళ్ళు చాలామందున్నాళ్ళు వాళ్ళు తెలియజేస్తారు మంచిగా చదువుకుంటున్నారు వాళ్ళు కలిసే చదువుకుంటున్నారు కలిసే గీ ఓపోపా పోటీలల్లో పాల్గొంటున్నారు కలిసే వాళ్ళు తింటున్నారు అప్పటి కాలంలో ఉన్నట్లు ఇప్పటి కాలంలో ఏ ఏక్కడా లేదు కానీ మన దేశంలో అప్పటికిప్పటికి చూస్తే చాలా మారిపోయింది చాలా అంటే చాలా మారిపోయింది అప్పుడు ఉన్న మత భేదాల కంటే ఇప్పటికీ చాలా చరిత్రలోనే మంచిగా మారిపోయింది అందరూ కలిసే ఉంటున్నారు